నేను మిషన్ నేర్చుకున్నాను నాకు మిషన్ పని వచ్చు నావి మటుకు నేను చీరలు కొంగులు ఫాల్స్ అన్ని నేనే వేసుకుంటున్నాను మా నాకు ఒక పాప పాపకు కూడా ఫ్రాక్స్ లంగా జాకెట్లు నా బ్లౌజులు నేనే కుట్టుకుంటున్నాను నాకు మిషన్ కుట్టడం అంటే చాలా ఇష్టం నాకు గొలుసు కుట్టు అంటే చాలా ఇష్టం గొలుసు వర్క్తో రెండు చీరలు కూడా నేను వేసుకున్నాను గొలుసు కుట్టు చాలా సన్నగా అందంగా డిజైన్లు కూడా చాలా బాగుంటాయి గొలుసు కుట్టు చాలా అందంగా కనబడుతుంది దాంతో చాలా మట్టుకు డిజైన్స్ కూడా వేసుకోవచ్చు చాలా అట్రాక్షన్గా ఉంటుంది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది గొలుసు కుట్టు నేను రెండు మూడు చీరలు కూడా కుట్టుకున్నాను